హలో ఫూట్వేర్ షాపా అండి మేము ఒక టూ త్రీ టైప్స్ ఆఫ్ షూస్ అలా ఇంకా స్లిపర్స్ తీసుకుందాంమనుకుంటున్నా మ్యామ్ మీ దగ్గర ఏ బ్రాండ్ అవైలబుల్గా ఉందండి ఏ బ్రాండ్స్ ఉన్నాయి అవున్నయా

బాటా ఇంకా వాక్మేట్ అయినా పర్లేదండి బాటాలో శాండల్స్ ఇంకా షూస్ కూడా అండి శాండిల్స్ ఏ రేంజస్లో ఉన్నాయండి ప్రైజెస్ థౌసండ్ షూస్ ఓకే అండి నా సైజ్ వచ్చేసి సెవెన్ అండి సెవెన్లో నాకు హీల్స్ కావాలి సెవెన్ సైజు బాటావి కూడా అండి ఎంతుందండి ప్రైజ్ సెవెన్ సైజ్ సెవెన్ అండి హీల్స్ ఏమన్నా డిస్కౌంట్ ఉందండి ఓకే సమ్ అంటే ఇప్పుడు మోడల్స్ ఏమన్నా మీరు పిక్స్ పెడతారా అంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుందామనుకుంటున్నాం

ఓకే అండి షూస్ పూమా ఉన్నాయండి

ఓకే అండి ఆర్డర్ చేస్తే ఎన్ని రోజ ఎన్ని డేస్లో ఇస్తారండి అంటే మాది హైదరాబాదండి సో అంటే హైదరాబాద్లో మేము ఎల్బీ నగర్లో ఉంటాము సో అక్కడికి మీ షాప్ డిస్టెన్స్ బట్టి ఒకసారి మీరే చూసి చెప్పరాా ఓకే అండి ఇంకా స్నీకర్స్ ఉన్నాయండి అంటే ప్లాబ్స్లో మెలాన్షూస్ న్యూ మోడల్స్ ఏమన్నా వచ్చాయండి అంటే వెడ్డింగ్ కోసం కావాలి వెడ్డింగ్కి కావాలి ఓకే అండి మీరు రిఫరెన్స్ ఫిక్స్ ను రిఫరెన్స్ ఫిక్స్ పంపిస్తాను ఒకసారి అందులో ఉన్నయోలేవో చెప్పండి ఓకే అండి